హలో ఎవరమ్మ మాట్లాడేది నమస్తే అమ్మా చెప్పండి అవునమ్మా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము మీకు ఏ విధంగా సహయపడగలలను అవునామ్మా మా బ్యాంకులో అయితే లక్ష రూపాయాలలకు మూడు రూపాయలు వడ్డీ కింద వస్తుందమ్మా స్టూడెంట్ అమ్మా మీరు ఏ బ్యాంకుకు అయినా సరే వెళ్ళ అడిగండి మా బ్యాంకులోనే మూడు రూపాయల వడ్డీకి ఇస్తున్నారు మీరు వేరే బ్యాంకులో వెళ్లిి అడిగండి మూడున్నర నాలుగు వరకు ఇస్తున్నారు వడ్డీ సరే మీరు అడిగినారు కాబట్టి నేను రెండున్నర రెండున్నర వరకైతే వడ్డీ ఇవ్వగలను కాకపోతే దానికి ఏమైనా మీరు ఆధారాలు పెట్టి అప్పు తీసుకోవాల్సి వస్తుంది ఇల్లు కాగితాలు కాని బంగారం కాని ఏదన్నా ఒకట్టి ఆధారాలు పెట్టి అప్పు ఇవ్వాల్సి వస్తుంది మీరు రెండు కార్డు కరుగితే ఆధారాలు అయితే తప్పనిసరి అమ్మ

అవునా అమ్మా రెం రెండు వరకైతే కష్టమమ్మా సరే మరి రెండు వరకు మరి మీరు ఆధారాలు పెడతా అంటే నేను రెండు వరకి సహాయపడగలలను రెండు వరకైతే ఇల్లు కాగితాలు కాని బంగారం కాని ఇంకేమైనా పదిత ఇల్లు బంగారం ఎంతైనా ఉండనమ్మా మన లక్ష రూపాలు విలువ చేేసే దానికన్నా ఎక్కువ ఎందుకంటే మాకు కూడా ఆధారాలు ఉండాలి కదా కాని అట్లా సరే అమ్మా ఆలోచించుకోండి మీరు ఆలోచించుకోండి రేపు ఒకసారి బ్యాంకుకు వస్తే మాట్లాడదాం మీరు తీసుకునేటట్టయితే మీ ఆధార్ కార్డు ఆధారాలు ఈయొక్క ఫోటోతో పాటు బ్యాంకుకి రాగలరు అట్లా రేపు పొద్దున వచ్చి ఇదే నంబర్కి ఫోన్ చేయండమ్మా మీరు నాకు సరేనమ్మా మంచిది